ఏలూరు జిల్లాలో జరుపుకునే ప్రధాన సంస్కృతిక పండగ దసరా మరియు సంక్రాంతి దసరాలో పది రోజులు జరుపుకుంటారు సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటారు దసరా పది రోజులు నిష్ఠగా పది రోజు పదిరోజులు ప్రొద్దున్నే లేచి స్నానమాడి వంటలు తయారు చేసి పెడతారు పది రోజులు పది రకముల వంటలు తయారు చేస్తారు ప్రధాన వంటకాలు పులిహోర దద్దోజనం పాయసం గారెలు బూరెలు మరియు మొదలగునవి సంక్రాంతి నాడు మూడు రోజులు పొద్దునే లేచి స్నానమాడి క్రొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళి దర్శించుకుంటారు దేవతని దర్శించుకుంటారు ఆ తరువాత భోగి కనుమ సంక్రాంతి ఈ మూడు పండుగలు పెద్ద పండుగలాగా జరుపుకుంటారు వ్యవసాయులు వ్యవసాయం అయిన తరువాత వచ్చిన చేతికి వచ్చిన పంట కోసం జరుపుకునే పండుగ సంక్రాంతి దసరా అనేది అమ్మవారు రాక్షసుడిని చంపిన తరువాత వచ్చింది ఆ పది రోజులు ఒక రాక్షసుడిని హతమార్చినందు వల్లన ఆ పేరు దసరా అనే పేరు వచ్చింది